హలో నేను అజీజా మరియు నా ల్యాండ్లైన్ నంబర్ రెండు నాలుగు నాలుగు ఒకటి ఏడు నా ఇంట్లో ఎలుకల వల్ల వైరింగ్కు నష్టం జరిగిందని నేను అనుమానిస్తున్నాను ఈ కారణంగా నా ల్యాండ్లైన్ సేవలో అంతరాయం ఏర్పడింది నేను గత రెండు రోజుల నుండి ఈ సమస్యను ఎదురుకొంటున్నాను ఈ సమస్యను పరిష్కరించడానికి నా ఇంటికి వచ్చి వైరింగ్ను తనిఖీ చేసి అవసరమైతే మరమత్తు చేయడానికి ఒక సాంకేతిక నిపుణుడిని పంపించగలరని అడుగుతున్నాను